హలో ఇండియన్ గ్యాసేనా అండి నా పేరు దేవర వెంకట చైతన్య నేను వెద్దులపల్లి నుంచి మాట్లాడుతున్నాను నా బుకింగ్ గ్యాస్ నెంబర్ నైన్ త్రీ సిక్స్ సెవెన్ నైన్ వన్

అవి నేను మీ ఆన్లైన్ బుకింగ్ నెంబర్కి బుక్ చేస్తున్నప్పుడు మీరు బుక్ చెయ్యాలంటే ఒకటి ప్రెస్ చేయండి అని వస్తుంది మేము ఒకటి ప్రెస్ చేసి బుక్ చేసేలోపు ఆ కాల్ కట్ అయిపోతుంది మళ్ళీ ఇంకొకసారి ట్రై చేశాను కానీ మళ్ళీ కాల్ అలానే కట్ అయిపోయింది సరే మళ్ళీ ముందు ట్రై మూడోసారి ట్రై చేశాను బుక్ అయ్యింది బుక్ అయ్యింది కానీ దానికి సమ సంబంధించిన సమాచారం ఏమి రాలేదు నాకు అసలు దాని గురించి ఇన్ఫార్మేషన్ ఏమి రాలేదు నాకు బుక్ అయ్యిందో లేదో తెలి తెలియడంలేదు మరి ఇప్పుడు నాకు బుక్ నా మరి నాకిప్పుడు గ్యాస్ బుక్ అయ్యిందా నేను ఎలా బుక్ చేసుకోవాలి నాకు అర్ధం కావడంలేదు ఇలాగే ఇలాగైతే మరి మా పరిస్థితి ఏంటి కాబట్టి మా సమస్యను త్వరగా పరిష్కరించండి మీ స్వ మీ సర్వర్ డౌన్గా ఉంది అది సరిచేసుకోండి మళ్ళీ ఇంకొకసారి ఇలాంటి బుకింగ్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోండి ఎందుకంటే నాకు గ్యాస్ లేదు గ్యా గ్యాస్ లేక చాలా ఇబ్బందులు వస్తున్నాయి ఎందుకంటే వొన్ వంట చేసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది ఫ్యామిలీ చాలా పెద్దది అందుకు కొంచెం మీరు త్వరగా గ్యాస్ బుకింగ్ని సరిచేసి నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చెయ్యండి నెక్స్ట్ టైమ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా కొంచెం ఫాస్ట్గా సరిచెయ్యండి థ్యాంక్ యూ